నేను అధిక శాతం బరువుతో బాధపడుతున్నాను నేను ఎలా బరువు తగ్గాలో మీరు నాకు సహాయం చేయగలతారా అలాగే ఆరోగ్య బీమా కింద బరువు తగ్గడానికి కావలసిన మందులు హాస్పిటల్స్లో ఏమేం మెడిసిన్ వాడాలో ఎప్పుడు ఏ టైంలో వాడుకోవాలో మీరు నాకు సహాయం చేస్తారా బరువు తగ్గడానికి ఎలా వ్యాయామం చేయాలి ఎలా ఫుడ్ ఆహారం విషయంలో క్రమం పాటించాలి అనేది నాకు కొంచెం మీరు సహాయం చేయగలతారేమో అనుకుంటున్నాను అలాగే మా ఉదయం ఏమి తినాలి ఈవెనింగ్ ఫుడ్డు ఏం తీసుకోవాలి ఎప్పుడు ఏ టైంలో ఎక్సైజ్ ఎలా చేయాలి వారం రోజులు కొద్ది నెలలుగా అధికమైన బరువుతో బాధపడుతున్నాను అలాగా కొన్ని నెలల్లోని ఒక రెండు మూడు నెలల్లో నేను చాలా వెయిట్ లెస్ అవడానికి మీరు నాకు సహాయం చేయగలతారని నమ్ముతున్నాను